నేను ఆన్లైన్ మాధ్యమం ద్వారా చాలా పరికరాలనే ఇప్పటి వరకు కొనుగోలు చేసి ఉన్నాను అన్ని పరికరాల్లో నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టి నాకు తలనొప్పి కలిగించిన పరికరం ఏదైనా ఉంది అంటే అది చరవాణి అనగా మొబైల్ ఫోన్ అది ఎందుకంటే నేను ఆన్లైన్ మాధ్యమంలో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మా స్నేహితుడు కోసం ఒక మంచి చరవాణి కొన్నాను అది మంచిగా పనిచేయడంతో నేను కూడా ఇంకొకటి కొనుక్కున్నాను అదే రెండో పరికరం నేను ఆన్లైన్ మాధ్యమంలో కొన్న పరికరం అయితే నాకు తలనొప్పిగా మారిన సమస్య ఏమిటంటే రెండు సమస్యలు అందులో ఒకటి ఈ ఆన్లైన్ మాధ్యమమే నాకు సమస్యగా మారింది అది ఎలా అనగా నేను ఆన్లైన్ మాధ్యమం ద్వారా మంచి మొబైల్ను తెలుసుకొని కొనుగోలు చేసినప్పటికీ అది నా చెంతన చేరవేయడానికి సుమారు రెండు వారాల పైనే తీసుకున్నారు వారు వాళ్ళని ఎందుకు ఏంటి అని అడగడానికి పోలేదు ఒకవేళ అడిగితే ఏ వర్షాలు ఎక్కువ ఉన్నాయి దానివల్ల మీ ప్యాకేజ్ ఎక్కడో ఆగిపోయింది తప్పిపోయింది మీ దగ్గర మేము చేరవేస్తాం దానికోసం మేము లేట్ డెలివరీ ఫీ అనేది కూడా ఇస్తాము అని ఏవేవో సాకులు చెప్పేవారు సర్లే పోనిలే అని నేను వదిలేసి అది వచ్చేవరకు ఆగాను తీరా అది నా దగ్గరకి వచ్చేసరికి సుమారు మూడు వారాలు అయ్యింది అయ్యి నేను అప్పుడుకే చిరాకు వచ్చింది సరే నా చరవాణి నా దగ్గరకి వచ్చింది కదా అని నేను తీసుకుని ఆనందంగా ఇంటిలోకి వచ్చి ఓపెన్ చేయసాగాను ఓపెన్ చేసిన తర్వాత బాగానే ఉంది ఇంకా ఇలా సుమారు ఒక రెండు మూడు రోజులు సాగింది ఆ తర్వాత నాకు వచ్చిన రెండో సమస్య ఏమిటంటే ఈ సమస్య మొదటి సమస్య మీద పెద్దది ఆ సమస్య వల్ల నేను చాలా చి విసుగు పుట్టేసింది నేను కొన్న మొబైల్ ఫోన్ అనేది దానికి అదే రీస్టార్ట్ అయ్యి సాగింది అది ఎప్పటి నుంచి నాలుగవ రోజు నుండే ఇలా అయ్యేసరికి నాకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు ఇలా రీస్టార్ట్ అయ్యేసరికి నేను వెంటనే సర్వీస్ సెంటర్ దగ్గరకి వెళ్ళాను వాళ్ళు ఏమో మీరు కొన్న పరికరం ఇంకా ఏడు రోజులు అవ్వలేదు కనుక మీరు ఏ మాధ్యమం ద్వారా కొన్నారో ఆ మాధ్యమం వాళ్ళకి ఇలా జరిగిందని చెప్పండి వాళ్ళు మీకు కొత్త ఫోన్ని రీప్లేస్ అని చేస్తారు అంటే పాత ఫోన్ తీసుకెళ్ళి పోయి కొత్త ఫోన్ ఇస్తారు అని చెప్పసాగారు సరే అని నేను వెంటనే నేను కొన్న మాధ్యమం అమేజాన్ మాధ్యమం ఆ మాధ్యమం ద్వారా కొన్నాను కనుక ఆ మాధ్యమంలో ఇలా జరిగిందని దరఖాస్తు పెట్టాను వాళ్ళు వెంటనే ఒక రెండు రోజులకి నాకు ఫోన్లు చేయసాగారు ఫోన్ చేయగా నేను ఇలా జరిగింది చెప్పాను వాళ్ళు ఇంకా నేను జరిగింది చెప్పడంతో పాటు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను మొబైల్ ఫోన్ని ఓపెన్ చేసేటప్పుడు ఇలా వీడియో రికార్డ్ చేసాను ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసాను దానిబట్టి ఈ మొబైల్ ఫోన్ నా దగ్గరకి వచ్చినప్పుడే మంచి పరికరం కాదు చెడిపోయి వచ్చింది అన్న అధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పాను వాళ్ళకి వాళ్లు వెంటనే నా సమస్యను పరిష్కరించేందుకు మీకు కొత్త మొబైల్ని రీప్లేస్ చేస్తాం అని చెప్పారు సరే మంచిది అని నేను వేచి చూడసాగాను కానీ నేను కొన్న మొబైల్ ఇలా అవడంతో నాకు చాలా చిరాకు వచ్చింది వాళ్ళు అన్నట్లుగానే ఒక నాలుగు రోజుల్లో నా మొబైలు నా దగ్గరకి కొత్త మొబైల్ ఇచ్చి పాత మొబైల్ పట్టుకు వెళ్ళి పోయారు నేను కొంచెం హ్యాపీయే అనిపించింది సరే అని ఈ మొబైల్ ఎలా ఉంటుందో అని భయంభయంగా దాన్నికూడా బాక్స్ విప్పసాగి చూసాను అది కూడా బాగానే ఉంది కానీ కొన్ని రోజులకి ఇదికూడా బ్యాటరీ ప్రాబ్లమ్ వచ్చింది నేను ఎంచుకున్న మొబైల్ ప్రాబ్లమో లేదా ఆ మొబైల్ కంపెనీలో కొత్తగా వచ్చిన మోడల్ ప్రాబ్లమో నాకు తెలియలేదు ఎందుకంటే ఆ మొబైల్ మోడల్లోనే పంపించారు ఆ ముందు మోడల్ ఏమో రీస్టార్ట్ అయిపోయేది రెండో మోడల్ మనకి పంపించింది ఆటోమేటిక్గా బ్యాటరీ ఎక్కువ దిగిపోతుంది అసలు నేను వాడకుండానే పొద్దున్న వన్ హండ్రడ్ పర్సెంట్ ఉంటే సాయంత్రం ఫిప్టీ పర్సెంట్ అయిపోసాగింది ఇంక నేను చిరాకు వచ్చి ఆ ఆన్లైన్ మాధ్యమంలో దరఖాస్తు పెట్టాను వాళ్లు వెంటనే ఈ సారి నాకు రీప్లేస్మెంట్ ఐటెమ్ కాదు నేను నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని రిఫండ్ నా మా ద్వారా పెట్టాను పెట్టాను వాళ్ళు వెంటనే నా దరఖాస్తుని అంగీకరించి నా డబ్బులను నాకు ఒక ఏడు రోజులలో నా బ్యాంకు ఖాతాలో వేసారు ఇదే నేను పడిన పెద్ద సమస్య ఆన్లైన్ మాధ్యమం ద్వారా నాకు నచ్చలేనిది కూడా